గుడ్ ఈవెనింగ్ మ్యామ్ చెప్పండి అవునా మ్యాడమ్ చెప్పండి అవును మ్యాడమ్ స్టేషనరీ షాప్ చెప్పండి అవునా మ్యాడమ్

మ్యాడమ్ మా స్టేషన్లో ఇవ్వడానికి చాలా ఉంటాయి మ్యాడమ్ ఇలా పెన్స్ బుక్స్ ఇంకా డిక్షనరీసెస్ స్కెచెస్ ఇంకా క్రేయాన్స్ ఇంకా చాలా ఉంటాయి మ్యాడమ్ అంటే మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మ్యాడమ్ గిఫ్ట్స్

వన్ పీస్ వచ్చి మీరు పెన్ అలా తీసుకున్నారు అనుకోండి ఒక ట్వంటి రూపీస్ అలా ఉంటుంది మ్యాడమ్ మంచి క్యాలిటీస్వి మీరు బల్క్లో తీసుకున్నారు అంటే ఇప్పుడు మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి మ్యాడమ్ మీకు ట్వంటి పర్సెంట్ డిస్ డిస్కౌంట్ కూడా ఉంది మ్యాడమ్ మీరు తీసుకుంటే అమ్ ఓకే మ్యాడమ్ వాళ్ళు చిన్న పిల్లలు అంటున్నారు కాబట్టి గిఫ్ట్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి కంబాక్స్స్ ఇంకా స్కెచ్చెస్ పెన్స్ ఇలా ఏమి ఇచ్చిన కానీ కూడా వాళ్ళకి బాగుంటాయి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీకు కావాలంటే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను మీరు ఒకసారి అయితే షాప్ రండి మ్యాడమ్ మా స్టేషనరికి ఎస్ మ్యాడమ్ నేను చూసాను మ్యాడమ్ మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను మీ రిజనబుల్ టైములో మీరు ఎప్పుడైతే అవైలబులుగా ఉంటారో మీరు అప్పుడు రండి నేను చూస్తాను మీ డిస్కౌంట్ ఓకే మ్యాడమ్ తప్పకుండా మీకు డిస్కౌంట్ ఇస్తాను రీజనబుల్ రే రిజనబుల్ రేట్లో ఇస్తాను మీరు ఖచ్చితంగా మా షాప్కి రావాలి ఓకే మ్యాడమ్ ఎప్పుడు వస్తారు మరి ఓకే మ్యాడమ్ మా షాపుకి విజిట్ అవ్వండి నేను పక్కా డిస్కౌంట్ ఇస్తాను నేను థ్యాంక్ యూ మ్యామ్ చెప్పండి మ్యాడమ్ తప్పకుండా ఇస్తాను ఓకే మ్యాడమ్ తప్పకుండా రండి థ్యాంక్ యూ మ్యాడమ్